అసలేంటంటే రైతులు వాళ్ళు వేసే పంటలు వాళ్ళు అంత కష్టపడి పంటలు పండించేది వాళ్ళయితే మధ్యలో ఉన్నవాళ్ళు దాన్ని కలెక్ట్ చేసుకుని ఎ ఎక్కువ మనీకి అమ్ముకొని వీళ్ళకు తక్కువ మనీకి వీళ్ళ దగ్గర తీసుకుంటారు అలా జరుగకుండా గవర్నమెంట్ డైరెక్ట్గా రైతుల దగ్గరే తీసుకుంటే మధ్య వ్యక్తులు తగ్గి వాళ్ళ కష్టానికి వాళ్ళకే ఫలితం దక్కుతుంది అలాగే రైతుల ఆత్మహత్యలు కూడా ఆగుతాయి ప్రభుత్వం ఈ చర్య కనుక తీసుకుంటే ప్రతి ఒక్క రైతు ఆత్మహత్య నించి మనం కాపాడ గలుగుతాం వాళ్ళని సంతోషంగా ఉండాలన్న వాళ్ళకి ఇంతపంట అని ఇచ్చి వాళ్ళని వేసుకొనే వేసుకునేటట్టు చేసి అలాగే ఆప వాళ్ళెంత పంటిచ్చారో పంటకి తగిన డబ్బు వాళ్ళకే ఇస్తే మధ్య వ్యక్తులకి ఇవ్వకండా వాళ్ళకి ఇస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు మనము సంతోషంగా ఉంటాం అలాగే మధ్య వ్యక్తుల వల్ల అందులో కలుషితం చేసేసి అందు వాటిల్లో కల్తీ మందులు కలిపేసి జీ ఇవ్వడం వల్ల చాలా అంటే చాలా న రైతులకి బ్యాడ్ నేమ్ వచ్చి రైతులే ఎక్కువ నష్టపోతున్నారు మధ్య వ్యక్తులు మాత్రం దాన్ని సొమ్ము చేసుకొని దాంతో డబ్బులతో వాళ్ళు ఆనందంగా ఉంటున్నారు వీళ్ళు మాత్రం ఆత్మహత్యలు చేసుకుంటూ చనిపోతు ఉంటున్నారు రోజుకి కనీసం ఒక రెండు మూడు మంది రెండు మూడు ఆత్మహత్యలు రైతులు చేసుకోవడం జరుగుతుంది ఇలా చేయకుండా ఉండాలనంటే గవర్నమెంట్ కనుక ఈ దీన్నీ పాస్ ఈ ఈ అగ్రిమెంట్ని పాస్ చేస్తే కనక దీనివల్ల చాలామంది రైతులు సంతోషంగా ఉంటారు అలాగే వాళ్ళ ఆత్మహత్యలు కూడా తగ్గుతాయని నేను అకుంటున్నాను ది ఇది చేస్తే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం ఓ మన ఆంధ్రప్రదేశ్ కానీ ప్రభుత్వం కానీ మంచి పేరు పొందుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ అనే కాదు ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క స్టేట్లో జరిగేది ఇదే ఇది కనుక నిర్ నిర్ముల్ నిర్మూలిస్తే కనుక ప్రజలు కూడా ఆనందంగా ఉంటారు వాళ్ళు తినే ఫుడ్డు కూడా మంచిగా ఉండి వాళ్ళు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు అలాగే రైతులు కూడా సంతోషంగా ఉంటారు వాళ్ళు పడిన కష్టానికి ఫలితం దక్కితే